అవునండి చెప్పండి ఏం కావాలి వెజ్జా నాన్ వెజ్జా అండి సరేనండి నాన్ వెజ్లొ ఏం కావాలండి చికెన్ బిర్యానీ దమ్ బిర్యానీ ఫిష్ బిర్యానీ ఫ్రాన్స్ బిర్యానీ ఉన్నాయండి చికెన్ మంచూరియ సంతింగ్ చాలా ఉన్నాయండి మీకు ఫస్ట్ ఏం కావాలో అది చెప్తే మేము వాటిని చెప్తామండి ఉన్నాయో లేదో సరేనండి ఉన్నాయండి

బిర్యానీ ఎప్పుడు అవైలబుల్గానే ఉంటుందండి నీళ్లు ఇయ్యవా ఏంటండీ డ్రింకా అండి అంటే ఏంటండి అయ్యో మాకు తెలియదండి ఇక్కడ అలాంటివి అమ్మమండి

అమ్మటానికా అండి అవునండి సరేనండి మ్యాంగో జ్యూస్ కావాలాండి అయ్యో అయిపోయిందండి మ్యాంగో జ్యూస్ ఇందాకే

అదేంటండి మీకు ఏం కావాలో మేము ముందే ఎలా చూసుకుంటాం అవునండి మా మ్యానేజర్కి చెప్తానులేండి నేను ఒక అంటే ఏం కావాలో చూసుకునే దాన్ని మాత్రమేనండి మరి ఎందుకండి అడిగారు సరేలేండి ఇంకేం కావాలండి వద్దులేండి లేవండి లేవండి మేము కొత్తగా ఏం డిషెస్ ప్రిపేర్ చేయలేదండి చెప్తే మళ్ళి మీకు ఫోన్ చేసి చెప్తానండి పర్లేదండి మాకు అంత ఏం లేదండి ఓనర్ కూడా ఏం పట్టించుకోరులేండి పర్లేదండి మీకు ఏం కావాలో ముందు చెప్పారు కదండి లిస్ట్ ప్రిపేర్ చేసుకున్నామండి మీకు రేపు పొద్దున్నే ఎప్పుడు కావాలండి ఈవినింగ్కా అండి సరేనండి సరే చేప్తానండి నేను మొత్తం పార్సల్ చేసి పంపిస్తానండి బిల్ మాత్రం ఇప్పుడే పే చెయ్యాలండి సరేనండి ఉంటామండి మీకు ఎప్పుడు ఆకలేసిన మా రె రెస్టారెంట్కి ఫోన్ చేయండి సరేనండి ఉంటామండి త్యాంక్ యూ అండి